వడ్రంగి వాళ్ళు కట్టే తోటి చెక్కలు తయారు చేస్తారు టేబుల్సు మంచంలు కుర్చీలు చైర్లు ఇలాంటియి తయారు చేస్తారు కుమ్మరి వాళ్ళు మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని తడిపి ఒక రోజంతా ఆ మట్టిని తొక్కి కాళ్ళతోటి తొక్కి దాన్ని పొద్దున ఉదయాన్నే లేచి కుండలు తయారు చేస్తారు చిన్న చిన్నవి డిజైన్ డిజైన్ వంట సామాగ్రిని తయారు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనవి కూజలు చిన్నచిన్నవి దీపాలు పెట్టేటివి అవి అది తయారు చేస్తూ ఉంటారు మరి ఏరి కుట్లు కుట్లు మెసిన్లు అల్లికలు వేస్తా ఉంటారు మిషిన్ కుడుతూ ఉంటారు అల్లికలేస్తా ఉంటారు చేతి పనుల తోటి తడికలు అల్లుతా ఉంటారు తడికల వాళ్ళు